పూర్వం కబడి కికెటు వాలీబాల్ కోకో స్విమ్మింగ్ ఇది స్విమ్మింగు లాంగ్ జంపు హై జంపు రన్నింగు ఇలా ఉదయం లెగ్గ ఉదయం దగ్గర నుంచి వ్యాయామం కెళ్ళి అలాగే తొక్కుడుబిల్ల ఇలా చాలా రకాల ఆటలు ఆడేవారు అంతే అవుట్ డోర్ గేమ్స్ ఇంటి వాతావరణానికెళ్లి బయటలకెక్కి ఎండలోను కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ ఇలాగ స్కూల్లో నుంచి స్కూల్లోన పిల్లల నుంచి రాగానే లేకపోతే కాలేజ్ నుంచి స్టూడెంట్స్ గాని అందరూ బయటకెళ్లి ఇలా ఆరుబయట ఆటలాడేవారు కానీ ఈరోజుల్లో ప్రస్తుతం అందరూ సాంకేతిక పరిజ్ఞానం అయిన ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్స్లు కానీ సెల్లోనే అందరూ గేమ్స్కు ప్రభావితం అవుతున్నారు పబ్జి కానీ ఫ్రీఫైర్ మ్యాక్స్ కానీ లేదంటే స్నేక్స్ గేమ్స్ కానీ లేదంటే గోల్డెన్ టెంపుల్ గాని ఇలా అన్ని అన్ని గేమ్స్ అనేవి చాలా సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నాయి ఆ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కళ్ళుకి కళ్ళుకి ఎఫెక్ట్ అవుతున్నాయి అలాగే ఆ రేడియేషన్ వల్ల తల నొప్పులు కంటి నొప్పులు ఇంగ ఇలా ఆకలి వేయకపోవడము మలబద్దకము షుగర్లు బీపీలు ఇలాగా సాఫ్ట్వేర్ ముందలే సెల్ ముందల కూర్చొని వ్యాయామం లేక శరీరం బద్ధకంకి మరియు కొవ్వులు ఎక్కువగా కరిగి చాలా రకాల గుండెపోటు బీపీ పెరగడము లేదంటే టైఫాయిడ్ ఇలా చాలా రకాలైన వ్యాధులు వస్తున్నాయి ఈ ఈ ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చాక సాంకేతిక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేమ్స్ అప్డేట్ వచ్చాక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినాక చాలామంది ప్రజలు చాలామంది ప్రజలు విద్యార్థులు లేదా స్టూడెంట్స్ యూత్ రకరకాల పెద్దవాళ్ళు అందరూ కూడా సెల్లుకి ఎడిక్ట్ అవ్వడం వల్లే వివిధ రకాల గేమ్స్ కానివ్వండి సినిమాలు కానివ్వండి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫేస్బుక్కు రీల్స్ గానియ్యండి ఇలా టిక్టాక్లు కానీ ఇలా అందరూ సెల్లుకి పరిమితం అవడం వల్ల ఆరోగ్యాలు పోతున్నాయి మానసికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అలాగే శారీరకంగా కూడా ఇబ్బంది పడుతున్నాయో మొబైలు చాలా నష్టాలు సెల్లు వల్ల ఉన్నాయి కానీ ప్రయోజనాలు అయితే లేవు ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి